రాష్ట్రం మొత్తం క్రీడలకి చాలా బాగా అభివృద్ధి చేస్తున్నారండి మన పొలిటీషన్సు ఎలాగంటే వార్ ఎవరైతే మంచిగా గవర్నమెంట్ స్కూల్ నుంచి ఎన్సీసీ అలాంటివి అన్ని నడిపిస్తు ఎవరైతే మంచిగా ఆడుతున్నారో వాళ్ళకి ఏదైనా ఆర్ధిక ఇబ్బంది ఉంటే ఆ నెక్స్ట్ లెవెల్ పోవడానికి ఆర్థిక సహాయం చేస్తున్నారు ఇంకా వాళ్ళకి కిట్లు వాళ్ళ స్పోర్ట్స్కి కావాల్సిన వస్తువులు కిట్లు కొనిస్తున్నారు వాళ్ళే అండ్ ఎలక్షన్ టైంలో కానివ్వండి ఎలక్షన్ లేని టైంలో కూడా ఊర్లలో పిల్లోల్లకి క్రికెట్ బ్యాట్లు బాల్లు మనకి వాలీబాల్లు బాస్కెట్బాల్లు అట్లా కిట్లు అన్ని కొనిస్తూ వాళ్లకి బాగా ప్రోత్సహిస్తూ ఉన్నారు గేమ్స్ పైన అదే విధంగా వాళ్ళకి ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు కానివ్వండి పార్టీ ఫంక్షన్స్ కానివ్వండి లేదంటే ఇలా ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కానివ్వండి అప్పుడు వాళ్ళకి గేమ్స్ పెట్టి వాళ్ళు వచ్చి మన పొలిటిషన్స్ మన ప్రభుత్వ అధికారులు వాళ్ళు వీళ్ళు వచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళతోపాటు కలిసి ఆడుతూ ఆ గెలిచిన వారికి ఏదైనా బహుమతి అందజేస్తూ సో బాగా ప్రోత్సహిస్తూ ఉన్నారు అదేవిధంగా ఎవరైనా వెళ్ళిఈ విధంగా నేను ఈ గేమ్లో ఆడాలి అనుకుంటున్నాను మాకు ఆర్థిక సాయం లేదంటే వెళ్ళి రావడానికి టికెట్లు ఆ ఊరికి పార్టిసిపేట్ చేయడానికి అలా ఏమైనా వెళ్ళి అడిగారంటే మన ప్రభుత్వం మంచిగా వాళ్ళకంతా సహాయం చేస్తుంది అదేవిధంగా మంచిగా ఆడుతున్నారు అందరూ ఇదే విధంగా కాకుండా మనకి ఈ విధంగా సహాయం చేస్తున్నారు వాళ్ళు ఇంకా ఏదైనా మనకి ఏదైనా ఊర్లో గ్రౌండ్ లేకపోయినా కానివ్వండి లేదంటే వాళ్ళకి వాలీబాల్ కోర్ట్ లేదు లేదంటే వాళ్ళు బాస్కెట్ బాల్ బాగా ఆడతారు ఆ ఊర్లో పిల్లోళ్ళు కానీ బాస్కెట్ బాల్ కోర్ట్ లేదు బయట ఊరికి వెళ్ళి ఆడాల్సి వస్తుంది అనే పరిస్థితిలో వాళ్ళు కానీ వాళ్ళ ప్రభుత్వం దగ్గర ఫిర్యాదు చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఊరికి బాస్కెట్ బాల్ కోర్ట్ అనేది కట్టిస్తారన్నమాట ఖచ్చితంగా సో అదేవిధంగా మనకి ఇంకా చాల వరకు మనకి చాలా ప్రొత్సాహిస్తున్నారు మన ప్రభుత్వం కూడా దానికి సెపరేట్గా ఒక మనకి స్పోర్ట్స్ మినిస్టర్ అని ఉన్నారు సో ఆయన బాగా స్పోర్ట్స్ని మనకి ఆటలను చాలా బాగా ప్రోత్సహిస్తు ఉన్నాడు క్రీడలను అదే విధంగా మనకి క్రికెట్ తీసుకున్నాం అనుకోండి ఆ టోర్నమెంట్ వాళ్ళే స్పాన్సర్షిప్ చేసి టౌర్నమెంట్లను నడిపిస్తు వివిధ ఊళ్ళ నుంచి టీంలు రప్పించుకుంటూ టౌర్నమెంట్ను నడిపిస్తు చాల బాగా ఆటలను ప్రోత్సహిస్తూ వాళ్ళు గెలిచినప్పుడు లాస్ట్ ఫైనల్స్ ఉన్నప్పుడు వాళ్ళే దానికి అటెండ్ అయ్యి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ని వాళ్ళ చేతులు ద్వారా ఇవ్వడము దాన్ని న్యూస్ పేపర్కి వెయ్యడము సో అలా బాగా ప్రోత్సహిస్తు ఉన్నారండి మనకి మన ప్రభుత్వం క్రీడలను అదేవిధంగా వాలీబాల్ టోర్నమెంట్ కూడా పెడుతు ఉంటారు ప్రభుత్వ అధికారులే డైరెక్ట్గా రావడం వచ్చి మనకి ప్రైజ్ని ఇస్తున్నారు కాబట్టి అండ్ అది న్యూస్ పేపర్లో వేస్తున్నారు కాబట్టి మన యూత్ అనే వాళ్ళు కూడా అది ఒక మంచి గొప్ప పేరు అనుకొని వాళ్ళు ఇంకా క్రీడ మ్యాచ్లను బాగా ఆడుతు చాలా బాగా ఆడుతు ఎందుకంటే వాళ్ళు వీళ్ళు బాగా ప్రోత్సహిస్తున్నారు కాబట్టి బాగా ఆడుతూ సంతోషంగా వాళ్ళకి ఇంకా నెక్స్ట్ లెవెల్ స్టేట్ వైస్ కానివ్వండి డిస్ట్రిక్ట్ వైస్ కానివ్వండి అలా సెలెక్షన్స్ జరిగినప్పుడు వెళుతు బాగా ప్రాక్టీస్ చేసి సెలెక్ట్ సెలెక్షన్స్ కోసం వెళుతు అక్కడికి బాగా అక్కడ బాగా పెర్ఫార్మ్ చేసి సెలెక్ట్ అయ్యారంటే వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళుతు ఉంటారు అలా సెలెక్ట్ అయినా వాళ్ళకి ఏదైనా ఆర్ధిక స్థోమ స్థోమత లేదంటే వాళ్ళకి కిట్ కొనుకునేంత డబ్బులు వాళ్ళ దగ్గర లేదు లేకపోతే వేరే ఊరికి వెళ్ళి అక్కడ స్టే చేసుకుని మ్యాచ్ ఆడే అంత డబ్బులు లేదు అనుకుంటే ఖచ్చితంగా మన ప్రభుత్వం వాళ్ళకి ఫిర్యాదు చేసే వాళ్ళు ఖచ్చితంగా చేస్తున్నారు చేస్తారు కూడా ఫ్యూచర్లో ఎందుకంటే వాళ్ళు క్రీడలకు అంత బాగా మంచిగా ఇస్తారు అన్నమాట సో వాళ్ళు అది చేస్తారు సో మనము వాళ్ళకి కానీ ఫిర్యాదు చేసుకున్నామంటే వాళ్ళు ఖచ్చితంగా మనకి మనకి అది చేసి ఇస్తారు అన్నమాట సో వాళ్ళకి టికెట్లు బుక్ చెయ్యడం కానివ్వండి లేదంటే అక్కడికి వెళ్లి మనకి అకామిడేషన్ ఫుడ్ రూమ్కి ముందే మనకి బుక్ చేయడం కానివ్వండి వాళ్ళు లేదంటే డబ్బులు ఇచ్చెయ్యడం సో అలాగా బాగా ఎంజాయ్ చేస్తారు సో మళ్ళీ మనము గెలిచి వచ్చిన తర్వాత మనకి మన ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళు బాగా మనకి సన్మానం చేస్తారన్నమాట ఇంత బాగా ఆడేసి వచ్చాడు హెల్ప్ చేసినదానికి వాళ్ళకి ఒక గౌరవం ఉంటుంది సో అదే విధంగా ఎవరికి లేడీస్కి అయినా కానివ్వండి జెంట్స్కి అయినా కానివ్వండి మన వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేస్తారు ఈ మధ్య మనకి లేడీస్లో లేడీస్ కూడా చాలా మంది స్పోర్ట్స్ చాలా బాగా ఆడుతున్నారు సో లేడీస్కి కూడా వాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో ఒప్పుకోకపోతే వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడి ఇచ్చి వేరే వాళ్ళని ఎక్జాంపుల్గా చూపించి ఒప్పించడం వాళ్ళకి ఆర్థిక స్థోమత లేకపోతే వాళ్ళకి సహాయం చేయడం ఆ విధంగా మన వాళ్ళు బాగా చేస్తున్నారండి సో అదేవిధంగా చేయాలని కోరుకుంటున్నాను సో మనకు ఆర్థిక స్థోమత లేని వాళ్ళకి కూడా స్పోర్ట్స్లో వెళుతు వాళ్ళకి వాళ్ళు స్పోర్ట్స్ బాగా ఆడి ఏ ఉద్యోగం రాకపోతే వీళ్ళు రెకమెండ్ చేసి ఏదైనా రైల్వేలో కానివ్వండి లేదా పోలీస్ లేదా ఆర్మీలోకి రెకమెండ్ చేసి వీళ్ళు ట్రైనింగ్ ఇప్పించి వీళ్ళే ఉద్యోగం కూడా తీపిస్తారు సో మన ప్రభుత్వం అంత బాగా క్రీడలను పట్టించుకుంటుంది సో అదే విధంగా మన అమ్మాయిలకు కూడా కానివ్వండి వాళ్ళు క్రీడల్లో బాగా ఆడి వాళ్ళకి పేరు రాలేదు అంటే వీళ్ళే మంచిగా న్యూస్ పేపర్లో వేసి వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇప్పించి మళ్ళీ ఇంకా బాగా నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ గేమ్స్ ఆడిపిస్తు అదేవిధంగా వాళ్ళకి ఉద్యోగం కావాలంటే గవర్నమెంట్ ఉద్యోగంకి ప్రిపేర్ చేయించి ఎగ్జామ్ రాయిపించి ఉద్యోగం ఇపిచ్చి అంతా చాలా బాగా చూసుకుంటారు ఆ ఉద్యోగం ఇప్పించిన తర్వాత కూడా వాళ్ళు గేమ్ కంటిన్యూ చేయడానికి వాళ్ళకి ఆపర్చునిటీ అనేది ఇస్తారు అన్నమాట కొన్ని రోజులు గేమ్స్ ఉన్న టైంలో కూడా కొన్ని రోజులు లీవ్స్ ప్రొవైడ్ చేసి ప్రాక్టీస్ చేయించి గేమ్స్ అట్టెండ్ చేయించడం అదే విధంగా ఎక్కడన్నా వేరే ఊరులో గేమ్స్ ఉంటే అప్పుడు కూడా లీవు లీవు ఇప్పిచ్చి ప్రాక్టీస్ చేయించి వాళ్ళతో పాటు ఎవరైనా పంపించడము అండ్ వెళ్ళి రావడానికి అకామిడేషన్కి ఖర్చులకి అన్నీ గవర్నమెంటే చూసుకోవడం మన ప్రభుత్వమే చూసుకోవడం అలాంటివి చాలా చేస్తున్నారు అండ్ ఫ్యూచర్లో కూడా చేస్తారనుకుంటా సో మనకి చాలా వరకు ఇండియాలోనే కాదు బయట దేశం వెళ్ళి ఆడాలి అన్న కూడా మన ప్రభుత్వం అనేది మనకి బాగా హెల్ప్ చేస్తుంది ఇచ్చేస్తున్నారు చేస్తుంది కూడా ఇంక మీదట సో మనకి ఏది ఏ గేమ్స్ అయినా సరే కానివ్వండి మనకి ప్రభుత్వం అనేది చాలా హెల్ప్ చేసినది మగ ఆడ అని తేడా లేకుండా వాళ్ళు బాగా ఎవరు బాగా గేమ్ ఆడతారో వాళ్ళని ఎంచుకొని వాళ్ళకి ఇంకా బాగా క్వాలిటీ ట్రైనింగ్ క్వాలిటీ మీలు అన్నీ బాగా చూసుకుంటు వాళ్ళకి క్వాలిటీగా కిట్లను షూలను ప్రొవైడ్ చేస్తూ సో వాళ్ళకి ఎక్కడైనా వెళ్ళాలంటే అన్నీ మంచిగా వాళ్ళే చూసుకుంటూ వాళ్ళే స్పాన్సర్షిప్ చేస్తు సో ఒక ప్రభుత్వం మన ప్రభుత్వం అనేది చాలా బాగా ఆసక్తి చూపిస్తుంది అనమాట క్రీడలు పైన అండ్ చాలా బాగా కేర్ కూడా తీసుకుంటున్నారు సో అదేలా తీసుకుంటారని మనకి ముందు జనరేషన్ వాళ్ళకి కూడా మనం తెలియచేయాలి అన్నమాట సో క్రీడలు అనేవి చాలా ముఖ్యం మన ప్రభుత్వం ఇంత కేర్ తీసుకొని ఇలా చేస్తుంది అంటే క్రీడలు అనేవి చాలా ముఖ్యం అదే విధంగా మంచిగా గేమ్స్ ఆడామంటే మనకి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అది కూడా మన ప్రభుత్వం వాళ్ళే మనకి చెప్తారు అనమాట ఇట్లాగ ఆప్షన్ ఉంది మీరు చేసుకోవచ్చని సో మన ప్రభుత్వం అనేది క్రీడలకి చాలా బాగా అభివృద్ధికి చాలా బాగా సహాయం చేస్తున్నారు అండ్ చేస్తారు కూడా